ఫ్లిఫ్కార్ట్లో నేను హ్యాండ్బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను అవి కాంబోలో మనకు ఎయిట్ బ్యాగ్స్ వస్తాయి అని చెప్పారు బట్ ఎయిట్ బ్యాగ్స్ రాలేదు నాకు ఫైవ్ బ్యాగ్సే వచ్చాయి అవి కూడా చాలా క్వాలిటీ వైజ్ కూడా చాలా బా బాగాలేవు చాలా వె వేస్ట్గా ఉన్నాయి వరస్ట్గా ఉన్నాయి క్వాలిటీ అస్సలేం బాగాలేదు మళ్ళీ అది ఆఫర్లు మనకి సి సిక్స్టీన్ హండ్రెడ్ బ్యాగ్స్ నైన్ హండ్రెడ్కే వస్తున్నాయి అని అనంటే నైన్ హండ్రెడ్కే కదా అన్నట్టుగా ఆలోచించి తక్కువలో వస్తున్నాయి కదా అని ఆలోచించి పెట్టాను కాని అస్సలు బాలే బాలేవు కలర్ కూడా బాగాలేదు నేను పెట్టిన కలర్ వచ్చేసి వచ్చి వైట్ కలర్ పెట్టాను బట్ నాకు రావడం వచ్చేసి బ్లాక్ కర్వ్లో వచ్చింది నాకు బ్లాక్ అంటే అస్సలు ఇష్టమే ఉండదు అది అస్సలు బాగాలేదు క్వాలిటీ వైజ్ కూడా చాలా అస్సలు ప చాలా అస్సలు వేస్ట్గా ఉన్నాయి వరస్ట్గా ఉన్నాయి యూజ్డ్ యూజ్డ్ యూజ్ చేయడానికి కూడా అస్సలు వీలుగాల వీలు కాకుండా ఉన్నాయి కాంబోనే కదా ఎయిట్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా అన్నట్టు ఆలోచించి బట్ పెట్టాను కాని అవి నాకు ఎయిట్ బ్యాగ్స్ రానేలేదు ఆ ఎయిట్ బ్యాగ్స్ ఫైవ్ బ్యాగ్సే వచ్చాయి ఫైవ్ బ్యాగ్స్ కూడా అస్సలు అక్కడ చిరిగిపోయి ఇక్కడ చిరిగిపోయి ఉన్నాయి నాకు అసలు అది ప్రోడక్ట్ అనేది అసలు నచ్చనే లేదు చాలా వేస్ట్ ప్రోడక్ట్ ఉన్నది అస్సలు బాగానే లేదు నైన్ నైన్ హండ్రెడ్ వాటికి పెట్టి కూడా వేస్ట్